హలో ఆ సార్ గుడ్ మార్నింగ్ నెక్స్ట్ మీ స్కూల్ లో మా ఇద్దరు పాపల్ని అడ్మిషన్ చేయిద్దామని వచ్చాను సార్ ఆ చిన్న పాపేమో ఎల్కేజీ పెద్ద పాపేమో సిక్స్త్ క్లాస్ అండి

ఆ అదే మా పైన వాళ్లు మీ స్కూల్ లో చదువుతున్నా పిల్లలు వాళ్ళు కొంచం బాగుంది సార్ వాళ్ళ డిసిప్లెన్ వాళ్ళు చాల నీటు గా ఉంటారు స్టడీ కూడా బాగుందని విన్నాను సార్ అందుకే చాల దూరం నుంచి వచ్చాము

ఓకే సార్ ఆ ఫీజ్ ఇష్యూ చెప్పండి సార్ ఒక సారి ఏదైనా మా స్కూలు కు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉంటాం సార్ మేము ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ సార్

ఓకే సార్

కొంచం ఎక్కువే కొంచం ఎక్కువే సార్ ఫీజు ఆ అదే విన్నాను కొంచం ఎక్కువేనని

మరి వాళ్లకి మరి వాళ్లకి దీనితోపాటు ఇంకేమైనా ప్రొసీడింగ్ కి ఏమైనా ఉన్నాయా మరి అంటే అదర్ ఆక్టివిటీస్

ఎస్ సార్

ఓకే సార్ అంటే కొంచం ఏమైనా తగిస్తారేమో ఫీజ్ సహాయం అని ఆ డిఫెన్స్ లో వర్క్ చేస్తారండి ఆయన

ఓకేనండి ఓకేనండి నేను మా హస్బెండ్ కి చెప్పేసి ఒక విషయం మీకు కాల్ బ్యాక్ చేస్తానండి ఓకేనండి నేను మా హస్బెండ్ కి చెప్తాను మా హస్బెండ్ తో మాట్లాడాక మీకు కాల్ బ్యాక్ చేస్తానండి కాల్ బ్యాక్ చేస్తాను సరే అదేనండి అదేనండి ఎందుకనంటే కొంచం ఫీజు కూడా హై ఉంది కదా కొంచం అది కూడా సపోర్ట్ చేసుకోవాలి కదండీ అందుమూలన అందుకని అదే అదే ఓకేనండి ఒకే మరి సీట్లు మరి దొరకవని అంటున్నారు కదా అంటే స్టడీ బాగుంది అన్నీ బాగున్నాయి కాబట్టి మాకు అవకాశం దొరకదు కాబట్టి ఇది కన్ఫార్మ్ చేయండి మరి

ఓకేనండి సార్ కి చెప్తానండి ఆ ఆ సరే ఓకే ఉంటాను